గుడ్ ఈవినింగ్ చెప్పండి ఏమైంది ఎంత ఉంది ఇప్పుడు షూగర్ లెవల్ అన్నది హైలో ఉందా త్రీ హాండ్రెడ్ ఏబో ఉందా ఓకే మైల్డ్ అంటే మార్నింగ్స్ అంటే కార్బోహైడ్రేట్ అనేది ఎవాయిడ్ చేయాలి అంటే రైస్ లాంటివి ఎక్కువ అవి కన్స్యూమ్ చేయటం వల్ల గ్లూకోజ్ అనేది పెరుగుతూ ఉంటుంది బాడీలో సో షుగర్ షుగర్ ఇంగ్రీడియంట్స్ ఎవాయిడ్ చేయాలి షూగర్ ఎక్కువ తినకూ ఎలా అంటే మార్నింగ్ మిల్క్ నైట్స్లో చపాతీ ఇంకా ఆఫ్టర్నూన్స్లో ఫ్రూట్స్ మాండేటరి అంటే కార్బోహైడ్రెట్ ఫ్రూట్స్ అనేది ఎవాయిడ్ చేెస్తే అంత మంచిది బాడీకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కన్య్సూమ్ చేయాలి ఎట్లాంటివంటే యాపిల్ అంటే మొత్తం మరీ అవాయిడ్ చేయకూడదు అంటే స్మాల్ క్వాంటిటీలో తినాలి ఎక్కువ క్వాంటిటీలో తినొద్దు ఎక్కువ తింటే అది ఇంకా పెరుగుతూ పోతుంది కదా ఇన్సూలిన్ ప్రొడక్షన్ అనేది అవ్వదు బాడీలో సో ఏం కాదు తాగొచ్చు మ్యాగ్జీమం కోకోనట్ వాటర్ అనేది గుడ్ ఫర్ హెల్త్ ఏదన్నా మెయింటెన్ చేస్తుంది బాడీకి హైడ్రెషన్ మెయింటెన్ చేస్తుంది సో చేసుకోవచ్చు అవి తినోచ్చు కానీ ఎక్కువ తినకూడదు అంటే వీక్లీ వన్స్ అన్నా ఓకే బట్ ఎక్కువ ఫ్రీక్వేంట్స్ డేస్లో తినకూడదు బాయిల్డ్ ఎగ్స్ లోపల ఎల్లో యాక్ అనేది పెట్టకూడదు అవుటర్ అయితే బెటర్

ఎంత వాటర్ ఇన్టేక్ ఉంటే అంత మంచిది బాడీకి ఏదైనా మెయింటెన్ చేసేది వాటర్ ఇన్టేకే నార్మల్ వాటర్ ఇన్టేక్ అంటే బాడీ ఎంత కన్య్సూమ్ చేసుకునేది అబ్జర్బ్ చేసుకుంటే అంత మంచిది అప్పుడు గ్లూకోజ్ లెవల్ అనేది తక్కువై నార్మల్కి వస్తుంది డయాబెటీస్ ఉంటుంది ఓకే థ్యాంక్ యు వెల్కమ్